అమృత రెస్టారెంట్లో టేబుల్ నెంబర్ ఫైవ్ ఫైవ్ దగ్గర ఆర్డర్ తీసుకున్నాను వెయిటర్ మీరేనా నేను ఫుడ్ ఆర్డర్ చేసి వన్ అవర్ అవుతుంది నా ఫుడ్ ఇంకా రాలేదు దాను రెస్టారెంట్కి వచ్చి ఫుడ్ ఆర్డర్ చేసి వన్ అవర్ అవుతుంది ఫుడ్ ఇంకా ప్రిపరేషన్లో ఉంది ఇంకా ఫైవ్ టెన్ మినిట్స్ అంటున్నారు కస్టమర్స్ ఎక్కువ వస్తే చూసుకోవాలి కదండి మీ రెస్పాన్సిబలిటీ కదా ఎంతసేపు అవుతుంది ప్రిపరేషన్ ఫైవ్ టెన్ మినిట్స్ అవన్నీ ఏమి లేవు నా మనీ నాకు రిఫండ్ చేయండి లేదు లేదు మీరు మనీ రిఫండ్ ఇస్తారా నేను లేదా మీ మేనేజర్కి కంప్లైంట్ చేయాలా ఎక్స్ట్రా ఏమి అవసరం లేదు కానీ ఇప్పుడు ఆర్డర్ చేసిన ఫుడ్ మళ్ళీ ఫ్రెష్గా తీసుకొని రండి వన్ అవర్ అయింది అప్ప ఇప్పుడు ఫైవ్ టెన్ మినిట్స్ అంటున్నారు ఇంకా ఇంకా టూ అవర్స్ చేస్తారు కావచ్చు నాకు తెెలిసి కస్టమర్స్ అందరు వస్తే చూసుకోవాలి ఇలా ఇలా ఏమి చేస్తే ఇంకా ఇలా చెప్పండి అసలు ఒక చెఫ్ లీవ్లో ఉంటే వాళ్ళకి బదులు ఇంకొకరిని అక్కడ పెట్టవచ్చు కదండి యా ఓకే ఫైన్